తెలంగాణలో కళలు మరియు హస్తకళల రంగం కొత్త సాంకే తికతను ఉపయోగించడం లేదా స్వీకరించడం ద్వారా అభివృద్ధి చెందుతోంది డిజిటల్ మాధ్యమాలు వర్చువల్ రియాలిటీ మరియు త్రీ డి ప్రింటింగ్ వంటి సాంకేతికతలు కళాకారులు మరియు హస్తకళాకారులకు కొత్త అవకాశాలను అందిస్తున్నాయి డిజిటల్ డిజైన్లు ప్రింటింగ్లు మరియు డిజిటల్ నోట్ఫ్యాడ్స్లు వంటి సాధారణాలను ఉపయోగించడం ద్వారా కళాకారులు తమ సృజనాత్మకతను వ్యక్తీకరించడానికి మరియు కొత్త ఉత్పత్తులను రూపొందించడానికి వీలు కలుగుతుంది వర్చువల్ రియాలిటీ సాంకేతికత వినియోగదారులకు కళాఖండాలను మరియు హస్తకళ వస్తువులను మరింత ఆకర్షించేమైన రీతిలో అనుభవించే అవకాశాన్ని కల్పిస్తుంది త్రీ డి ప్రింటింగ్ సాంకేతికత కళాకారులు మరియు హస్తకళాకారులు సంక్లిష్టమైన మరియు ప్రత్యేకమైన వస్తువులను సులభంగా తయారు చేయడానికి సహాయపడుతుంది ఈ సాంకేతికతలో ఉపయోగం తెలంగాణలో మ కళలు మరియు హస్తకళల రంగాన్ని ఆధునికరించడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరువ చేయడానికి సహాయపడుతుంది అంతేకాకుండా ఇది స్థానిక కళాకారులు మరియు హస్తకళాకారులకు కొత్త ఆదాయ మార్గాలను సృష్టించడానికి మరియు వారి నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ద్రోహద పడుతుంది